హలో చెప్పండి ఎవరు అండి చెప్పండి రజినీ గారు ఏమైంది వాంటింగ్స్ ఏమన్నా అవుతున్నాయా తలనొప్పి ఉందా కడుపు నొప్పి ఉందా

కడుపు నొప్పి లేదు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయా బాడీ మరీ ఈ ఈ టెస్ట్లు చేయంచుకోవాలి కదా బాడీ పెయిన్స్ అంటున్నారు బాడీ పెయిన్స్ అంటున్నారు తలనొప్పి అంటున్నారు టెస్ట్లు చేయించుకోవాలి బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి అండి ఇంకా ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంతేనా ఇంకా అవి రెండే ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఇంకేమి లేవా

అంటే తల అదే మరీ టెస్ట్లు చేయంచుకోవాలి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేయంచుకోవాలి మరి దానికి డబ్బులు ఉన్నాయా రెడీగా డబ్బులు కూడా రెడీ చేసుకోండి సరే మరి నా టెస్ట్లు చేయించుకున్నాకనే మెడిసన్ రాసి ఇస్తామండి ట్యాబ్లెట్స్కి ఏమన్నా వాడుతున్నారా మెడిసిన్ ఏమైనా అంతేనా ఇంకేమన్నా ఆంటీబయోటిక్ అలాంటివి ఏమన్నా వేసుకున్నారా వామిటింగ్స్ అయితే ఏమి లేవు కదా పెయిన్ కిల్లర్కి పెయిన్ కిల్లర్కి ఏమన్నా వేసుకున్నారా పెయిన్కి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ జలుబు ఉందా జలుబు కూడా ఉందా అలాగే అయితే ఇప్పుడు సమ్మర్ కదా అండి ఎక్కువ వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకోకపోతే కూడా ఎక్కువ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది వాటర్ కూడా తీసుకోండి ఎక్కువగా అవసరం అయితే ఒకవేళ బాగా బాగా వీక్నెస్ అనిపిస్తే సెలెన్స్ కూడా పెట్టుకోవడం ఉంటదండి ఓకే అండి ఓకేనండి